తూర్పుగోదావరి జిల్లాలో ఆడవారికి విద్యా ఉద్యోగ సామాజిక స్థాయిక స్థాయికి సంబంధించి ప్రధాన సమస్యలు మరియు అవకాశాలు ఉన్నాయి జిల్లాలో లింగ వివక్షనా అనేది ఒక ప్రధాన సమస్య ఆడవారు పురుషుల కంటే తక్కువ విలువైన వారు లేదా పురుషులకు సమానంగా అర్హులుకారని చాలా మంది నమ్ముతారు ఇది ఆడవారి విద్యా ఉద్యోగము సామాజిక స్థాయికి అవకాశాలు పరిమితం చేస్తుంది జిల్లాలో ఈవ్ టేజింగ్ కూడా ప్రధాన సమస్య ఆడపిల్లలు మరియు స్త్రీలు తరుచుగా పురుషుల నుండి లైంగిక వ్యాఖ్యలు మరియు వేధింపులకు గురి అవుతారు ఇది ఆడవారి భద్రత మరియు స్వేచ్చకు కలుగుతుంది జిల్లాలో అనేక లింగ నిర్దరణ ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఆడవారి కొన్ని పనులకు పరిమితం చేస్తాయి మరియు వారి హక్కులను కవర్ చేస్తాయి జిల్లాలో విద్య యొక్క అవకాశాలు మెరుగుపరచ పడుతుంటాయి ఇది ఆడవారి విద్యా మరియు ఉద్యోగ అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది జిల్లాలోని ఉద్యోగ అవకాశాలను కూడా మెరుగుపడుతున్నాయి ఇది ఆడవారు ఉద్యోగం మరియు ఆర్థిక స్వతంత్రుని పెంచడంలో సహాయపడుతుంది జిల్లాలోని సామిష్టి యొక్క అవకాశాలను కూడా మెరుగుపర పడుతున్నాయి ఇది ఆడవారి సామాజిక స్థితి మరియు హక్కులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆడవారి విద్యా మరియు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటానికి లింగ సున్నితమైన విద్యా మరియు సామాజిక ప్రచారాన్ని ప్రోత్సహించండి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఆడవారి లింగ సమస్ సమానాత్మక మరియు సాధరికత సాధించగలరు